హలో చెప్పండి మేడం హలో చెప్పండి మేడం

వినబడుతుంది చెప్పండి మేడం అవునండీ చెప్పండి ఉన్నాయి మేడం అన్ని బుక్స్ ఎవైలబుల్ మీకు ఏ పబ్లిషర్స్ కావాలి మేడం ఓకే మేడం అన్ని ఆల్ కంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవైలబుల్ ఇన్ మై షాప్ మ్యామ్

అది యూస్ చేసుకోవచ్చు మేడం జికె జనరల్ స్టడీస్ కూడా ఉంది అండ్ ఎకానమీ కూడా ఉంది ఇండియన్ ఎకానమీ అర్థమెటిక్ రీసనింగ్ ఎనీ ఇంగ్లీష్ ఆల్ ఆల్ బుక్స్ ఆర్ ఎవైలబుల్

ప్రైస్ వచ్చి అంటే ఆ మోడల్ పేపర్ సెట్ వైస్ అయితే ఎయిట్ హండ్రెడ్ మేడం మీరు మోడల్ పేపర్స్ లాగా తీసుకుంటారా ఒకసారి విసిట్ చెయ్యండి మేడం విసిట్ చేస్తే మీకు అర్థం అవుతాయి కదా బుక్స్ మీకు ఏ టాపిక్కు ఎక్కువ మీరు యుస్ చేస్తారు టాపిక్ వైస్ కావాలంటే అది అది కూడా ఉంది లేకపోతే సెట్స్ మోడల్ పేపర్స్లా కావాలంటే అలా కూడా ఉన్నాయి మేడం

టాపిక్ వైస్ అయితేనే బెటర్ మేడం ఎందుకంటే మనము టాపిక్స్ బాగా స్టడీ చేస్తే మనకి అందులో ఉన్న కాన్సెప్ట్ అనేది అర్థము అవుతాయి కదా మేడం మోడల్ పేపర్స్ ట్రై చేస్తే మనకి కాన్సెప్ట్ లేకుండా ఎలా ట్రై చెయ్యగలుగుతాం కాన్సెప్ట్ ఇంపార్టెంట్ కదా మేడం

మీరు ఎనీ బిట్ ఎనీ ఏ బిట్ క్వషన్ అయినా మీరు చెయ్యగలుగుతారు ఫస్ట్ కాన్సెప్ట్ అనేది మీకు ఇంపార్టెంట్ కదా కాన్సెప్ట్ వస్తే మీరు ఎనీ ఏ క్వషన్ ఏ క్వషన్ వచ్చినా మోడల్ ఏ మోడల్ వచ్చినా మీరు చెయ్యగలుగుతారు కరీంనగర్లో ఇక్కడ కోర్ట్ సైడ్ కూడా ఉంది మాకు ఇంకొక బ్రాంచ్ కూడా ఉంది మేడం మీ దగ్గర ఏ బ్రాంచ్ కావాలంటే ఆ బ్రాంచ్కి వచ్చి విసిట్ చెయ్యండి మేడం మేడం ఫుల్ డే ఏం ఉండదు మేడం హాఫ్ డేనే ఉంటుంది సండే హాఫ్ డే వరకే మార్నింగ్ టైంలో టెన్ టు వన్ వరకు ఉంటుంది సండే ఇక మిగతా ఆల్ టాపిక్స్ ఉంటాయి మేడం ఆల్మోస్ట్ ఆల్ టాపిక్సు అన్ని పబ్లిషర్స్ విజేత పబ్లిషర్స్ అన్ని ఉంటాయి మేడం ఆప్లోనే బెస్ట్ బెస్ట్ పబ్లిషర్స్ కూడా ఉన్నాయి అర్థమెటిక్ రీసనింగ్ ఇంగ్లీష్ ఏదైనా తీసుకోవచ్చు ఓకే మేడం థ్యాంక్ యూ